వంట అనేది ఇంట్లో ముఖ్యమైన పని అది వంట వండి పెడితేనే పిల్లలు పెద్దవాళ్లు భర్త అందరు భోం చేసి పనులెక్కే వాళ్ళు కాలేజీకి వెళ్లడానికి అన్నిటికి వాళ్ళకి కొంచం హెల్దీగా ఉంటారు కాబట్టి వంట అనేది ఆడవాళ్ళు చేయాలనేది వాళ్ళింట్లో ఉంటారు కాబట్టి ఇంట్లో వాళ్లు చేయాలా వండాలా ఏం జేయాల ప్రతి పూటవి వాళ్ళకి ఏది పౌష్టికమైనా ఆహారం మంచి ఆహారం మంచి భోజనం కూరగాయలు అనేసి చూసి వాళ్ళు వండిపెట్టాలా కాని ఆడవాళ్లే చేయాలనేది వాళ్ళు చేయాలా చేస్తారు కాని మగవాళ్ళు అనేది కూడా వాళ్ళకి హెల్త్ బాగాలేనప్పుడు వాళ్ళు కొంచెం టైడ్గా ఉన్నప్పుడు మగవాళ్లు కూడా చేస్తే చేయాల అనేది నాను నా అభిప్రాయం చేస్తారు గూడా మగవాళ్ళు గూడా ఇప్పుడు ఎక్కడ చూడు బయట హోటల్లో బయట రోడ్ సైడు అట్ల చేసేవాళ్లలో ఎక్కువ మగవాళ్లే ఉండారు ఫాస్ట్ ఫుడ్ అనేసి హోటల్లో వంటలు చేయడం మగవాళ్ళు ఎక్కువ చేస్తారు కాబట్టి ఇంట్లో ఉండే ఆడవాళ్లు ఎక్కువగా వంటలు చేసిన వాళ్ళకి ఆడవాళ్ళకి హెల్త్ బాగాలేనప్పుడు మగవాళ్ళు కూడా ఇంట్లో వంటలు చేయాల కాఫీలు పెట్టాల కొంచెం హెల్ప్గా వాళ్లకు ఉండాలనే ఉద్దేశమే కాని వాళ్ళు బయటపోయి జాబ్ చేసొస్తే ఇంట్లో వండాలనేది ప్రతీ నిబంధన ఒక ఇబ్బందికరంగా ఉండకూడదు హెల్త్ బాగాలేనప్పుడు హెల్ప్ చేసి వంట చేయడం అనేది మగవాళ్ళు అది మంచి అలవాటు హెల్ప్ చేసినట్టు ఉంటుంది కొంచెం ఇంట్లో పిల్లలకి వాళ్ళు చేసిపెట్టినట్టు ఉంటుంది ఆడవాళ్లు అనేది వాళ్ళు ఎక్కువగా ఏమి ఎంత లిమిట్ ఎంత ఏమి చేయాలో ఏమేమి సర్ధుకొని అడ్జస్ట్ చేసి చేయచ్చనేసి వాళ్ళు చేయగలుతారు కాబట్టి అలాగ వంటలు ఆడవాళ్ళు చేయాల వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పుడు మగవాళ్ళు చేయడం మంచిది చేస్తారు ఇప్పుడు ఇప్పుడు ఎక్కువగా మగవాళ్లు వంటలు చేసేది ఎక్కువగా చేస్తూ ఉన్నారు ఆడవాళ్లు కూడా ఎక్కువ మంది ఉద్యోగాలకి జాబులకి వెళ్తారు గాబట్టి వాళ్లు కొన్ కొంత టైమ్లో చేసిన తర్వాత సాయంత్రం అప్పుడు మగవాళ్లు కూడా చేస్తారు కాబట్టి అలాగ ఇద్దరూ సమానంగా చేసుకుంటా ఉంటే ఇంట్లో ఒకరికొకరు హెల్ప్ చేసుకున్నట్టు ఉంటాది ఇంట్లో ఉండే ఆడవాళ్లు వాళ్లే ఎక్కువగా చేసుకుంటారు వాళ్ళకి హెల్త్ బాలేనప్పుడు ఎప్పుడైనా మగవాళ్ళు చేస్తారు కాని కొంచెం పెద్ద పిలల్లుగా ఉన్నప్పుడు పిల్లలు కూడా కొంచెం హెల్ప్గా చేసి పెడతారు వంట అనేది అందరికి ముఖ్యమైంది అందరు సమయానికి చేసుకొని తినాలి కాబట్టి ఇబ్బంది పడకుండా మగవాళ్ళు కూడా వంట నేర్చుకున్నప్పుడు వాళ్ళు ఒక టైమ్ల చేయాల ఆడవాళ్ళు కూడా కొంత టైమ్లో వాళ్ళ హెల్త్ బాగాలేనప్పుడు పిల్లలకి భర్తకి ఏం వంట చేయాలనేది వాళ్ళకి కరెక్ట్గా చేసి పెట్టగలుగుతారు ఆరోగ్యం బాగలేనప్పుడు మగవాళ్ళు హెల్ప్ చేసినట్టుగా కొంచెం చేస్తారు కాబట్టి వంట చేయడం ఇద్దరూ సమానంగా కరెక్ట్గా సహాయంగా చేసుకోవడం మంచిది